నాకు ఫస్ట్ ప్రోడక్టు మిక్సీ గిన్నెలు మిక్సీ మిక్సీ గిన్నెలు కొన్నప్పుడు చాలా పాసిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే అవి ఎన్ని ఇయర్స్ పని చేసాయి అంటే ట్వల్వ్ ఇయర్స్ నాకు ఎటువంటి డ్యామేజ్ ప్రోబ్లం లేకుండా పనిచేసాయి గిన్నెలు అనేవి చాలా బాగా పనిచేసాయి ఏ విధంగా ఏ విధమైన ఐటం చేసిన సరే చాలా చక్కగా పని చేసాయి అవి నాకు పన్నెండు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మిక్సీ గిన్నెలు అనేవి